అవునండి న్యూ మోడల్స్ ఏమి ఉన్నాయండి మీ షాప్లో ఓకే కొత్త మోడల్స్ అన్నీ ఉన్నాయా అండి ఓకే అండి విక్టోరియా జ్యూవెలరీ ఎంతలో అవుతుంది అండి ఎన్ని గ్రామ్స్ పడుతుంది హారం కావాలండి ఓకే అంటే ఎన్ని గ్రామ్స్లో అవుతుంది అని అడుగుతున్నాను అండి మిమ్మల్ని హారం అవ్వాలంటే విక్టోరియాలో ఓకే అండి హెవీగా కావాలి

అది చేయించండి నేను కొన్ని అంటే మోడల్స్ ఒకసారి చూసి నేను మీకు సెండ్ చేస్తాను కొన్ని మోడల్స్ నేను చూసాను ఓకే అండి ఫస్ట్ ఇది చేసిన తర్వాత నేను మీకు మోడల్ పెడతాను దాన్ని బట్టి నేను వేరేవి కూడా మిగతాయి కొన్ని తీసుకొనేవి ఉన్నాయి అవి చూస్తాను అండి ఓకే అండి